సిటీలో స్కూల్స్ చాలా విశాలంగా ఉంటాయి ప్లస్ ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లలు నీట్గా తయారవుతారు స్పోర్ట్స్ ఎక్కువ ఎక్కువ గేమ్స్లో పాల్గొంటారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు డీసెంట్గా ఉంటారు అదే పల్లెటూళ్ళలో స్కూల్స్ అయితేనేమో కొంచెం ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్గా ఉంటుంది వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ స్టడీ పర్పస్ నార్మల్గా ఉంటుంది అంత ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడలేరు అంత ఎక్కువ ఏమి అంటారు కల్చర్గా వాళ్ళు ఉండలేరు నార్మల్గా ఉంటారు ఉ ఊళ్ళో ఉన్న ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి సిటీలో ఉన్న పిల్లలకి కొంచెం డిఫరెంట్ అన్నది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న కల్చర్కి తగ్గట్టు వాళ్ళు ఉంటారు అక్కడ ఊళ్ళలో కొన్ని పద్ధతులు కొన్ని కొంతమంది పెద్దవాళ్ళకి భయపడటం అట్లాంటివి ఉంటాయి సిటీలో ఎట్లా అంటే వాళ్ళ దగ్గర టీవీస్ ద్వారా సినిమాలో అలా చూస్తారు కాబట్టి వ్యయాలు కొంచం డిఫరెంట్ యాంగిల్లో ఉంటారు టీచర్స్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉంటారు అన్నమాట కొన్ని టెక్నాలజీతో కూడిన స్టడీ చెబుతారు ఊళ్ళలో అయితే అట్లా గాకుండా వాళ్ళు కొన్ని తక్కువ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తగ్గట్టు వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు కొంచం స్కూలల్లో ఉక్కి ఊళ్ళో గ్రామీణం చదువులకి పట్టణాల్లో ఉండే చదువులకి ఇది తేడా ఉంటుంది కాకపోతే చదువు అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కాకపోతే ఇక్కడ హైదరాబాదులో ఇంగ్లీష్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు అక్కడా గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం తక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు కొంచెం బీదవాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఎక్కువ మనీ అనేది ఉండదు ఇక్కడ సిటీలో అయితే ప్రతీ దానికి మనీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రిచ్గా బ్రతకడానికి ఇక్కడ చూస్తాము అక్కడ ఉన్నా కూడా తక్కువ రేంజ్ చూపించుకుంటారు అన్నమాట